వారికి కనుక నా వంట నచ్చినట్లు అయితే నేను వంట యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియపరుస్తాను వంట అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఆ వంటకాలు ఏ సమయానికి ఉప్పు వేయాలి ఏ సమయానికి కారం వేయాలి ఏ సమయానికి మనం ఎలాగా చక్కగా వంట చేయాలో నేర్పరిగా నేను నేర్పుతాను వంట యొక్క ప్రాముఖ్యతను వారికి నేను నేర్పించి తెలియపరుస్తాను అలా నేర్పిస్తూ ఇంకా అనేకమైన విషయాలు వంటను గురించి వానికి తెలియపరుస్తాను ఇంకా తెలియలేని విషయాలు వంటల్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే చాలామంది ఏదో అన్ని రకాల కూరలు ఒకేలాగా ఒకే విధంగా ఉండవు కాబట్టి ఒక్కొక్క కూర ఈ కూర ఈ ఇగురు ఎలా ఉండాలి పులుసు ఎలా పెట్టాలి ఫ్రై ఎలా చేయాలి చారు రసం ఎలా చేయాలి సాంబార్ ఎలా చేయాలి ఏ ప్రత్యేకంగా ఒక వంట ఒకోలా ఎలా చేయాలి నాన్ వెజ్ ఎలా చేయాలి వెజ్ వెజిటేరియన్ ఎలా చేయాలి ప్రతీది అన్ని నేను వారికి అనుగుణంగా వారికి అర్థమయ్యేట్టు రీతిగా నేను వారికి వంట యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియపరుస్తాను